తూర్పుగోదావరి జిల్లాలో అందుబాటులో ఉన్న కొన్ని స్థానిక గృహ ఎంపికలు ఇక్కడ ఉన్నాయి స్వతంత్ర గృహాలు మరియు విల్లాలు తూర్పుగోదావరి జిల్లాలో స్వతంత్ర గృహాలు మరియు విల్లాలు చాలా ప్రజాధరణ పొందిన ఎంపిక ఈ గృహాలు సాధారణంగా పెద్ద స్థలం తోటలు మరియు పార్కింగ్ స్థలాలు కలిగి ఉంటాయి అపార్ట్మెంట్ లు అపార్ట్మెంట్లు తూర్పుగోదావరి జిల్లాలో మనకు ప్రజాధరణ పొందిన ఎంపిక ఇవి సాధారణంగా కమ్యూనిటీ సౌకర్యాలు కలిగి ఉంటాయి వీటిలో ఫోర్ జిమ్ మరియు పార్కింగ్ స్థలం ఉన్నాయి పెట్టుబడి గృహాలు తూర్పుగోదావరి జిల్లాలో పెట్టుబడి గృహాలు ఒక పెరుగుతున్న ప్రాంతం ఈ గృహాలు సాధారణంగా అద్దెకు ఇవ్వడానికి లేదా విక్రయించడానికి కొనుగోలు చేయబడతాయి ఈ ఎంపిక జిల్లా మొత్తం మీద గృహ అవకాశాలను మరియు స్థిరాస్తి పొగడలను ప్రతిబింబిస్తున్నాయి స్థలం ధరలు పెరుగుతున్నాయి ఇది స్వతంత్ర గృహాలు మరియు విల్లాల డిమాండ్ను పెంచుతుంది ఒక చిన్న ఇంటికి అద్దె సాధారణంగా నెలకు ఐదు వేల నుండి పది వేల వరకు ఉంటుంది ఈ ధర స్థానం గృహం యొక్క పరిమాణం మరియు సౌకర్యాలపై ఆధారపడి ఉంటుంది చదువుకోవడానికి లేదా ఉద్యోగానికి వచ్చే వారికి తూర్పుగోదావరి జిల్లాలో సరిపడ గృహ ఎంపికలు ఉన్నాయి